నమస్తే మ్యాడమ్ హలో నమస్తే మ్యాడమ్ మీ ప్రాబ్లమ్ ఏంటి మ్యాడమ్ అవునా అండి మీది ఎన్ని అంతస్తులు అండి బిల్డింగు ట్యాంక్ పైన ఉంటుందా ఎన్ని అంతస్తులు అండి బిల్డింగ్ అది మూడు అంతస్తులు అండి ఇది కట్టి ఎన్నాళ్ళు అయింది అండి ఓ పది ఏళ్ళు అవుతుందా అందుకు అండి చాలా నాళ్ళు అవడం వల్ల కారిపోతున్నట్టు ఉందండి మేము బాగు చేస్తాం అయితే నాకు ఈవారం ఖాళీ లేదు నేను సోమవారం వస్తాను అయితే ఏంటండి ఎన్ని మొత్తం మూడు అంతస్తులకు అసలు నీళ్ళు రావట్లేదా లేకపోతే ఒకచోట ఒక ఒక ఫ్లోర్లో బ్లాక్ అయిందా అయితే చెత్త అది ఉండిపోవడం వల్ల అయి ఉంటుందండి అది ఫస్ట్ క్లీన్ చేయాలండి కుళాయిలు కూడా ఒకసారి చూసుకుంటాను శనివారం సోమవారం వస్తాను కాబట్టి శనివారం వచ్చి చూసుకుంటాను ఒకవేళ కుళాయిలు అన్నీ బాగా ఉంటే పర్లేదు లేదంటే కొత్త కుళాయిలు నేను అవి కూడా కొని నేను వేస్తాను క్లియర్ చేస్తాను అయితే అండి మీ ఇల్లు ఎక్కడ అండి మీ ఇల్లు మెయిన్ రోడ్డుకి దగ్గరలో అండి సరే అండి మీ అడ్రస్సు అడ్రస్సు నేను అడ్రస్ నాకు వాట్సప్ చేయండి ఓకే అండి అదేండి ఇంకా ఏమన్న ప్రాబ్లం ఉంటే ముందే చెప్పండి ఎందుకంటే మేము అన్ని కొనుకొని ముందే రావాలి కాబట్టి సరే సరే అండి అయితే నేను శనివారం వచ్చి చూసుకొని ఎంత అవుతుంది చెప్తాను అప్పుడు సోమవారం వచ్చి బాగు బాగు చేస్తాను అన్నమాట మొత్తం మీ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోద్ది మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే థ్యాంక్ యూ